సార్ చెప్పండి అంటే మేము మీకు మీ తరఫున మాకు కాల్ వచ్చింది ఫిఫ్టీ కిలోమీటర్స్ రోడ్డు వెయ్యాలి అని అంటే మాకు రూట్ అలా ఏమీ చెప్పలేదు ఓకే అంటే ఇప్పుడు సిమెంట్ రోడ్ వేసి వదిలేయమంటారా డాంబరు రోడ్డు వెయ్యాలా ఓకే ఓకే అండి అంటే మాకు రూట్ రూట్ మ్యాప్ ఇలా రూట్స్ ఏమీ చూపించలేదు మళ్ళీ మాకు సిమెంట్ రోడ్డు వెయ్యలా డాంబరు రోడ్ వెయ్యాలా కూడా చెప్పలేదు ఓకే అండి మేము కన్ఫమ్ చేసుకున్నాము అంటే మేమే కంప్లీట్ చేసిస్తామని కన్ఫమ్ చేసేసాము ఓకే సార్

ఓకే అండి చెప్తాము రే ఓకే అండి రేపు చెప్తాము ఓకే అండి థ్యాంక్ యూ